హలో అన్నా చెప్పండి ఎవరు అవునండి ఇక్కడ శ్రీలక్ష్మి టూ వీలర్ రెంట్కి ఇస్తున్నాం అండి ఇక్కడ అన్నా చెప్పండి

అవునా బైక్ లేదన్నా స్కూటీ కావాలా లేదంటే నార్మల్ టూ వీలర్ మోటార్ వెహికలా

పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అన్నా పెట్రోల్ మీదే అన్నా ఓన్లీ బైక్ ఇస్తాం పెట్రోల్ మీదే ట్వెంటీ ఫోర్ అవర్స్ వన్ మంత్ కంటే ఫైవ్ థౌజండ్ అన్నా ముందు అడ్వాన్సు త్రీ థౌజండ్ పే చెయ్యాలి

అవునన్నా మీకు మీ యొక్క లైసెన్సు లైసెన్స్ వచ్చి లైసెన్స్ అయితే ఇంపార్టెంటు ఇంకేమైనా ఆధార్ కార్డు అంత అవసరం లేదులే లైసెన్సు ఆధార్ కార్డు తీసుకునిరండన్నా వస్తే ఓకే ఓకే మీరు ట్రైన్లో వస్తున్నారా అన్నా సికింద్రాబాదు దిగిన తర్వాత నేను నాకు ఒకసారి మెసేజ్ చెయ్యండన్నా వాట్సాప్కి ఇదే నెంబర్కి నేను మీకు లొకేషన్ పెడతా అన్నా ఆ లొకేషన్కి వచ్చేయండి ఇక్కడ దిల్షుఖ్నగర్లో ఉంటా అన్నా నేను లేదన్నా మీరే రావాలి మీరే రావాలి మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి కానీ నేను నేను అయితే ఇక్కడ ఉంటాను మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి అవునన్నా అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మీరు ఒకసారి వస్తే నేను దాని గురించి మాట్లాడదాం అన్నా మాట్లాడి తీసుకుని వెళ్ళచ్చు సరే అన్నా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అన్నా